హలో కావాలండి మాకు వన్ కేజీ క్యారెట్ వన్ కేజీ క్యాప్సికమ్ వన్ కేజీ పొటాటో వన్ కేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ వన్ కేజీ వన్ కేజీ కావాలండి మాకు ఈ వెజిటెబుల్స్ అన్నీ ఆవైలబుల్ ఉంటాయా అండి మీ మార్కెట్లో ఓకే అండి మీ మార్కెట్ ఏ ఏ టైంలో ఏ టైంలో షాపు అనేది ఓపెన్ చేసి పెడతారండి ఓకే అప్టు మళ్ళీ ఏ టైం వరకు సో మార్నింగ్ సెవెన్ టు ఈవెనింగ్ సెవెన్ ఓకే కాస్ట్ ఎలా ఉంటుంది అండి వెజిటెబుల్స్కి వన్ కేజీ ఓకే అండి ఓకే అండి చాలా మంచి ఆలోచనండి దీనివల్ల మీ బిజినెస్ అనేది కూడా పెరుగుతు ఉంటుంది ఓకే అండి మాకు ఎప్పుడు ఏ వెజిటెబుల్స్ కావాలి అన్న మీ షాప్లో వచ్చి తీసుకుంటాము అండి మాకు ఎప్పుడు ఏ వెజిటెబుల్స్ కావాలి అన్న మీ షాప్లో వచ్చి తీసుకుంటాం అండి ఓకే అండి మేము మేము కాల్ చే కాల్ చేసి ముందే చెప్తాం అండి మాకు ఏమేమి వెజిటెబుల్స్ కావాలో మీరు అవి ప్యాక్ చేసి పెడితే మేము వచ్చి ఫాస్ట్గా తీసుకొ తీసుకొనేలాగా ఉంటుంది అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి